నాకు గాంధీజీ గాంధీజీ వ్రాసిన శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనే కోట్ చాలా ఇష్టం ఆ కోట్ నేను ఎక్కడో చూసాను కానీ చదివినా కానీ ఆ కోట్ వల్ల నేను చాలా ప్రతిధ్వనించాను చాలా మంచిగా అనిపించింది ఆ కోట్ చూస్తే నిజంగా ఇది నిజమే కదా శ్రమ మన ఆయుధం అయితే ఫలితం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అని అంటే అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అంటే మనం ఎంత బాగా శ్రమ శ్రమిస్తే మన ఫలితం కోసం ఆ ఫలితం అనేది మనం అడగకుండానే మన దగ్గరికి వచ్చి ఉంటుంది దానర్థం అంత గొప్పగా ఉందంటే మనం నిజంగా దాన్ని ప్రతి నా నా చెవుల నిండా ప్రతిధ్వనించిపోయింది అవి చదవగానే ఇంత ఇంత మంచి కోట్ ఎవరు వ్రాసారో అని చూడగానే గాంధీజీ మహాత్ముడైన గాంధీజీ ఇంత మంచి కోట్ వ్రాయడం ద్వారా ఎంతో మందికి స్పూర్థినిస్తుంది ఈ కోట్ అనేది మనం మనం చేసే పని ఎంత శ్రమతో చేస్తే దాని ఫలితం అనేది మనం మనం కోరుకోకుండానే మన కాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటుంది దాని అర్థం శ్రమ నీ ఆయుధం అయితే ఫలితం నీ బానిస అవుతుందంటే మనం ఆ ఫలితం కోసం పరిగెత్తకూడదు ఎప్పుడైనా సరే ఆ ఫలితంలో దాగి ఉన్న శ్రమనే మనం ఆయుధంగా చేసుకోవాలి ఆ శ్రమ కోసం ఆ శ్రమని మనం ఆయుధంగా చేసుకొని పోరాడాలి ఆ శ్రమతో మనం పోరాడాలి అలాంటప్పుడు మనం ఫలితం కోసం ఆశించకపోయినా ఫలితమనేది మన దగ్గరకి వచ్చి నిలబడుతుంది మనతోనే ఉంటుంది అలాంటి ఫలితాన్ని మనం కోరుకోవాలి ఫలితం కోసం శ్రమించకూడదు శ్రమ అనేది నీ ఆయుధమైనప్పుడు ఫలితం అనేది నీ వెనకాల బానిస లాగా వస్తుంది బానిసలు మనకు ఎలా బానిసతత్వం అనేది ఎంత తగ్గి ఉంటుందో ఆ ఫలి ఫలితం కూడా నువ్వే కావాలి ఇంకెవ్వరూ వద్దు అనే అంతగా మనల్ని కోరుకుంటుంది అప్పుడు మనం ఆ ఫలితాన్ని చాలా తృప్తిగా ఆనందిస్తాము అలాంటి ఆ కోట్ అనేది నన్ను జీవితంలో ఎంతో స్పూర్థి ఇచ్చింది ఆ కోట్ ఆ దాని ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను ఆ కోట్ అనేది నాకు కాకుండా నేను చెప్పిన ప్రతీ ఒక్కరికీ ఆ కోట్ అంటే అసలు దాని వెనకాల ఎంత అర్థం ఉంది దాన్ని వ్రాసిన మహాత్మా గాంధీ చాలా గొప్పవారు ఆ కోట్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను శ్రమ అంటే అందరు శ్రమించడం చాలా కష్టంగా భావిస్తారు ఆ శ్రమనే ఒక ఆయుధంగా మార్చుకోవాలి దాన్నే మనం శ్రమిస్తూ ఉంటే ఫలితం అనేది ఎక్కడికో వెళ్ళదు మన చుట్టూ మనమే కావాలని మనకి వస్తుంది అలాంటి శ్రమ నీ ఆయుధం ఆయుధంగా ఉంటే ఫలితం అనేది నీ బానిసలాగా నీ వెంబడే వస్తుందని దానర్థం అందుకే ఈ కోట్ నాకు చాలా నచ్చింది